నమస్తే రోడ్లు ఎంతవరకు వచ్చాయమ్మ

ఓకే ఓకే టూ లెన్స్ రోడ్డుకి స్పీడ్ బ్రేకర్లు అవి కరెక్ట్గా వేసారా ఓకే వాటికి క్వాలిటీ మెటీరియల్స్ వాడుతున్నారా ఓకే ఓకే చాలా జాగ్రత్తగా దగ్గరుండి పని చేయిస్తున్నారా వర్కర్స్తో వెరీ గుడ్ ఓకే అండి ఓకే ఎంత తొందరగా చేయిస్తే అంత మంచిది మరి మనకి మరొక ప్రాజెక్టు అనేది ఇస్తారు పెట్టొచ్చు పెడదాం బిల్లుకు సమస్య లేదు మీరు వర్క్ పర్ఫెక్ట్గా చెయ్యండి

ఓకే అండి అవును స్ట్రీట్ లైట్స్ లేవు అవి వేస్తున్నారా ఓకే అండి ఓకే అండి అయితే జాగ్రత్తగా చేయించండి ఓకే అండి